నమస్కారం అండి ప్రసన్న గారు రండ్ రండి కూర్చోండి చాలా రోజులైంది మిమల్ని చూసి తీసుకోండి అదిగో అండి ఏమి పేపర్ కావాలి అంటారు మనదగ్గర బెంచ్ మీద అన్ని ఉన్నాయి సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏది కావాలి అంటే అది ఏముందిలెండి టీవీలో ఏదైతే చూపిస్తారో ఇంకా పేపర్లోను అదే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే న్నాయో నాలుగు టీవీ ఛానల్లు అయి న్యూస్ ఛానల్లు ఇంకా మొత్తం మా ఆంద్రప్రదేశ్లో ఏది జరిగిన ఇంకా ఆ నాలుగు ఛానల్లోనే వచ్చేస్తుంది కన్ఫార్మ్గా ఏదో ఓ ఛానల్లో కనబడడం అనేది కంపల్సరీగా ఉంటాం అది తెలుసు కదా అండి ఏమేమి ఛానల్ ఉన్నాయో హ్యాపీ ఈవెన్ అని ఒకటి వీటీల్లో అందులో రాని న్యూస్ అంటూ ఉండదు అండి బాబు ఆంద్రప్రదేశ్లో ఏది జరిగిన అంటే రాజకీయ పరంగాను ఉంటాయి సినిమా పరంగాను ఉంటాయి ఎక్కడన్నా ఏదన్న ప్రమాదాలు జరిగితే వాటి గురించి వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ పేపర్లో కూడా మొదటి పేజీలో చూడండి రాజకీయ నాయకుల బొమ్మలే అంతేండి మరి ఇంకేం చేస్తారు అయి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి మద్దతుగా ఉండాలి అంటే వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి లేదు అంటే తీసేస్తారు అంతే పేపర్ను ఒక దానిలో ఉండే నిజం ఇంకో దానిలో వచ్చి నట్టుగా అబద్ధం అయిపోదు ఎంత వరకు నిజం ఏంటో తెలియటం లేదు

చెప్పరు చెప్పలేరు కూడా అసలు చెప్పరు

సాక్షి ఏమో అన్ని మంచి పనులు చేశాడు పథకాలన్నీ ఇచ్చాడు అన్నట్టు చూపిస్తాడు ఆంధ్రజ్యోతిలోకి వచ్చినప్పటికి ఏమో రోడ్లు ఎలా ఉన్నాయి అంటారు రోడ్లనే సరిగ్గా వేయలేని వాడు ప్రజల్నేం పాలిస్తాడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతారు చూశారా ఇదీ మన చంద్ర బాబుకి బెయిల్ వచ్చేసింది ఈ నెల ఆఖరికి వెళ్లిపోవాలి అంటుంది కాకపోతే మరి ఏదో హాస్పిటల్లో చికిత్స రీత్యా బయటికి వచ్చారని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్నారు అండి జగన్ని చదివే చదివేసి వెళ్ళండి కొంచెం పని ఉంది